ఆంటీ ఇది రూమ్ రెంట్కనేసి ఉంది రెంట్కిస్తారా అవునా ఓకే అండి ఆంటీ మేము వచ్చేసి ఒక సెవెన్ మెంబర్స్మి ఉన్నాం మీరు రూమ్ రెంట్ ఎంత అంటారు కొంచెం డీటెయిల్స్ అవి చెప్తారా

ఓకే ఓకే అంత రేట్ అంటున్నారు ఆంటీ మేము అసలే ఇంకా చదువుకునే

అంటే రూమ్కి ఇంత అనేసి ఎంతమంది ఎన్ ఎన్ ఎందరుండొచ్చు

ఓకే అంటే ఇప్పుడు ఇదే ఓ మేము ఫైవ్ మంత్స్ వరకు అలా ఉండాలనుకుంటున్నాం ఇంకా మీరు రూమ్ రెంట్కి అంత అనేసి అంటున్నారు కొంచెం తగ్గించేది లేదా ఓకే

ఓకే అంటే అందరు ఓన్లీ ఫ్రెండ్స్ ఇట్లా బ్యాచ్లర్స్ వాళ్ళు ఉండే ఉండేదా లేదంటే ఫ్యామిలీ వాళ్ళా ఓకే టైమింగ్స్ ఏంటండి

ఓకే ఓకే అండి ఓకే అండి ఓకే త్యాంక్ యూ